మేము ఒక హోటల్ నుండి వెజ్ వెజ్ సూప్ని ఆర్డర్ చేశాను కానీ అది వచ్చేసరికి ప్యాకేజింగ్ బాగోలేదు ప్యాకింగ్ బాగాలేనప్పటికి అది తెరిచి చూస్తే ఆ వెజ్ సూప్ కూడా పాడైపోయింది అది సున్నితమైన పదార్థం కాబట్టి దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి అయినప్పటికి ప్యాకేజింగ్ బాగోకుండా వాళ్ళు తీసుకు వచ్చారు కాబట్టి అది అంతా పాడైపోయింది కాబట్టి అవి మేము ఆర్డర్ చేసినప్పుడు అవన్నీ మీరు చూసుకొని పంపించాలి కానీ అలా చేయలేదు పాకేజింగ్ పాడైపోయింది వల్ల మాకు వచ్చే పదార్థం కూడా మాకు పాడైపోయింది కాబట్టి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని మేము ఎక్కువ మొత్తంలో మీకు డబ్బులు చెల్లించాము పాకేజింగ్ పాడైపోయి అందులో ఉన్న సూప్ కూడా మొత్తం చెడిపోయింది కాబట్టి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వమని హోటల్ యాజమాన్యాన్ని కోరుతున్నాము కాబట్టి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి మేము ఇలా ప్యాకేజింగ్ బాగోలేదు అని మీ హోటల్కు ఫిర్యాదు చేయవల్సి వస్తుంది కాబట్టి మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి